మన భారత దేశంలో ఎన్నెన్నో కళలు ఉన్నాయి ఆ కళలో కళ అంటే ఒక మనిషి ఒక దాంట్లో ప్రత్యేకంగా అతని తన సమయం మొత్తం కేటాయించి ఒక ఒక పనిని నేర్చుకోవడం కళ అంటే కళ అంటే తనతోపాటు పదిమందికి నచ్చేటట్టు పదిమంది మెచ్చేటట్టు చేసేదే అందులో మన దగ్గర ముఖ్యంగా అంటే నాట్యం చిత్రకళ ఇంకా నా సంగీతం ఇలా ఎన్నెన్నో కళలు ఉన్నాయి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఆలా ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నాట్యం ఉంది తెలంగాణాకి అంటే పేరిని నాట్యం అది ఎప్పుడో చాలా కాలం చాలా పాతకాలం నాట్యం ఎలా అంటే రాజులు కాలంలో వాళ్ళు యుద్ధానికి వెళ్ళే ముందు చేసే నాట్యం దేవుడికి శివుడికి శివుడు ముందు చేసే నాట్యం అలా భరతనాట్యం కూచిపూడి కథక్ ఇలా చాలా రాష్ట్రాలకి చాలా రకాల నాట్యాలు ఉన్నాయి అలా సంగీతం అంటే చాలా రకాల సంగీతాలు ఉన్నాయి అవి నేర్చుకోవటానికి ఒకప్పుడు చేసిన ఒకప్పుడు చేస్తున్న వాళ్ళు కేటాయించిన సమయం ఇలా చాలా ఉన్నాయి ఇంకా చిత్రకళ అంటే రవి వర్మ ఇలా గొప్ప గొప్ప వ్యక్తులు మళ్ళీ మన దగ్గర గుడులు ఉన్నాయి గుడిలో ఒక్కొక్క గుడికి ఒక్కొక్క రకమైన మొత్తం గుడులు చెక్కడం అంతా అయ్యింది చెక్కడంలో మన ఆంధ్ర ఛీ మన భారతీయులు చాలా మందు ఉండేవాళ్ళు ఎలా అంటే వాళ్ళు చేసిన గుళ్ళ వల్ల ఆ గుడికే కాదు మన దేశాన్ని కూడా పేర్లు వచ్చాయి అలాంటి అలాగనే మన దగ్గర చాలా కళలు ఉన్నట్టే కళాకారులు కూడా చాలా మంది ఉన్నారు ఎలా అంటే ఒక్కొక్క కళని వాళ్ళు వృత్తిగా మార్చుకొని వాళ్ళు అందులోనే ముందుకు సాగుతూ వెళ్ళారు అలానే ఆ కళలు వల్ల కళాకారులకి ఉత్త మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి ఎంతో మంచి పేరు వచ్చింది అలా చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులకి చాలా గొప్ప గొప్ప గొప్ప గొప్ప పేరు వచ్చింది అలాంటిది ప్రస్తుత కాలంలో కళలు ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ ఎలా అంటే ఈ డిజిటల్ ప్రపంచంలో ఎలా అంటే దా వాటి వల్ల ఈ విజ్ఞానం వల్ల మొత్తానికి కళాకారులకు అంత పేరు వస్తలేదు ఎలా అంటే ఒక అప్పటిలో ఒక్క బొమ్మ గీయడానికి ఆ కళాకారుడు రోజంతా కూర్చుని ఆలోచించి ఇలా గీయాలి ఇలా గీయాలి ఇలా అయితే బాగుంటుంది తన రోజు మొత్తం కష్టపడేది ఇప్పుడున్న విజ్ఞానం వల్ల ఒకే ఒక్క గంటలో చేసేస్తారు ఎలా అంటే రోజు పనిని గంటలో వాళ్ళు దానివల్ల ఏంటంటే అవతల మనిషికి సమయం మిగులుతుంది దానికి తోడు ప ఆ మనిషి ఒక మనిషికి పెట్టాల్సిన సమయం ఎంతో ఒక డిజిటల్ పనికి పెట్టే దానికి పెట్టడం మేలు అనుకొని వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు అలా ఏంటంటే కళాకారులకి వాళ్ళ పని తప్పి పోతుంది ఇంకొకటి ఎంత చేసినా కళాకారులకు కళ వాళ్ళ కళ తప్ప ఇంకేమి రాదు నేర్చుకునే ఉద్దేశ్యం కూడా ఉండదు ఎలా అంటే అలా జీవితం మొత్తం కళలోనే పెట్టి ఉంచుతారు అలా అనే ఇంకేంటి అంటే ఈ డిజిటల్ వల్ల కళ మన కళ ఈ డిజిటల్ ప్రపంచం వల్ల ఎలా అంటే మన కళ పదిమందికి తెలుస్తుంది ఈ దేశంలో ఇదీ ప్రత్యేకత ఈ దేశంలో ఇది ఇలా ఉంటుంది అని దాని వల్లనే మన మన నాట్యాలు మన సంగీతం మన దేశంలోనే కాకుండా పక్క వేరే దేశాల వాళ్ళు కూడా వచ్చి మరీ వాళ్ళ ఆత్రుత వల్ల అన్ని చూపించి మరీ నేర్చుకుంటున్నారు అలా నేర్చుకోవటం వల్ల మన దేశంలోనే పక్క వేరే దేశాల్లో కూడా అందరూ ఎంతో ఆనందంగా నేర్చుకుంటున్నారు మన ప మన సంస్కృతం అంతా మన సంస్కృతి మన పద్ధతులు అన్ని ప్రతి ఒక్క దేశానికి పాకుతుంది అలా మనవాళ్ళే కాకుండా అందరూ నేర్చుకుంటున్నారు దీనివల్ల ఏంటంటే మన సంస్కృతి పెరుగుతుంది కానీ మన దగ్గర మన సంస్క్రుతానికి అంత విలువ లేకుండా పోతుంది ఎందుకంటే మన పద్ధతులు పక్క దేశానికి అలవాటు చేయించి పక్క దేశం అలవాట్లు మనం చూసుకుంటున్నాము ఎలా అంటే ఒకప్పటిలో బట్టలు వేస్తే నిండు అమ్మాయి మొత్తం నిండుగా నిండుగా కప్పుకొని మొత్తం తన ఒళ్ళంతా నిండేటట్టు వేసుకునేది ఇప్పుడు ఎలా అంటే అబ్బాయికి అమ్మాయికి తేడా లేకుండా పోతుంది అది తప్పు అని చెప్పలేం కానీ ఎలా అంటే మన సంస్కృతి మనం పాటించాలి ఇప్పుడు పక్క దేశం వాళ్ళు మన దేశానికి వచ్చి మన పద్ధతులు మన సంస్కృతాన్ని పాటిస్తారు ఇప్పుడు ఎలా అంటే మన దేశంలోనే కళలంటే నాట్యమైనా అది కూడా సంస్కృత్యమైన నాట్యమైనా లేదా సంగీతమైనా ప్రస్తుతానికి ఎవరు నేర్చుకోవటలేదు ఎక్కువ శాతం నేర్చుకునే అంటే బయట దేశాల వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు మన దేశం గురించి తెలుసుకోవాలని మన దేశం ప్రత్యేకత తెలుసుకో తెలుసుకోవాలని ఉంటుంది మనము ఏంటంటే మనకు ముందే తెలుసు కాబట్టి ఇంకెందుకులే అని ఒక చిన్నపాటి ఆలోచనలో ఉండిపోతున్నాం బయట దేశం వాళ్ళు ఎలా అంటే మనం నేర్చుకోవాలి పక్క పక్క రాష్ట్ర పక్క దేశాలు సంస్కృతీ మనకు తెలవాలి వాళ్ళ అలవాటు తెలవాలి అని అదొక ఆత్రుతతో వస్తున్నారు అలా వాళ్ళు నేర్చుకోవడమే కాకుండా వాళ్ళతో పాటు పది మందికి వాళ్ళు చెప్తారుచెప్తున్నారు పది మందికి చె పదిమంది ముందు చేస్తున్నారు అలా ప్రస్తుతం మన మన భారతదేశంలో పోలిస్తే మన దేశంతో కన్నా పక్క దేశాల్లో అంటే యూఎస్ఏ అలాంటి దేశాలు ఎలా అంటే అక్కడ ఇంకా ఇంకా భరతనాట్యమైనా అక్కడ దేశాల లోనే ఇంకా మన నాట్యాలు అవన్నీ అక్కడ ఇంకా ఎక్కువ చూపిస్తున్నారు ఎలా అంటే అక్కడ జరిగిన అన్ని అక్కడ జరిగిన అన్ని నాటకాలు మన దేశంలో జరగటల్లేదు ఇంకా ఏంటంటే ఈ డిజిటల్ వల్ల ఉన్న కళాకారులకు కూడా నమ్మకం పోతుంది కొంతమందికి ఏంటంటే ఈ డిజిటల్ వల్ల వాళ్ళ కళని చూపిస్తున్నారు పది మందికి ఒక ఏదో ఒక విధంగా వీడియో తీసి అయినా ఎలాగైనా తీసైనా కానీ మిగతా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కొన్నిటి కొన్ని డిజిటల్ వల్ల సోషల్ మీడియా వల్ల వీళ్ళలో ఉన్న వీళ్ళల్లో ఉన్న కళ అయినా లేకపోతే ఏదైనా సరే అక్కడే ఆగిపోతుంది వేరే వేరే వాళ్ళకు వెళ్ళడానికి అయితే లేదు అలా మన కళ అనేది పది పదిమందికీ తెలుస్తుంది కానీ మన దగ్గరే ఉండలేక పోతుంది మన భారతదేశంలో ఎవరూ దాన్ని పట్టించుకోవట్లేదు పట్టించుకున్నా అది కూడా ఒక పూటకే ఎలా అంటే ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా చేసి ఏమైనా నాటకాలు ఆడితేనే అప్పుడు చూస్తున్నారు కానీ అది అనేది ఇప్పుడు ఎవరూ ప్రోత్సాహించటం లేదు పక్క దేశం వాళ్ళకి ఏంటంటే అన్ని తెలుసుకోవాలి వాళ్ళకి ఎలా అంటే అది తెలియని కొత్త కొత్త పని కాబట్టి వాళ్ళు ఎలాగో అని నేర్చుకుంటున్నారు మన దగ్గర ఏంటంటే ఒకటి తెలుసు అని ఇంకొకటి ఏంటంటే మనం చేసిన ఇక్కడ భారత దేశంలో మన భారతీయ కళలు కళాకారులకి అంత ఉత్పత్తి లేదు ఎలా అంటే వాళ్ళు ఏ పని చేయటానికి కూడా కాదు ఎంత కాదన్నా ఒకరు ఇద్దరు కన్నా ఎక్కువమందికి ఉండదు దానివల్ల అందరు ఎలా అంటే వాళ్ళు చేసే పని వాళ్ళు చేసే పని వాళ్ళకి అంత లాభం కాదని తెలిసి వాళ్ళు ఇంకో వృత్తికి వెళ్ళిపోవటానికి ప్రయత్నిస్తున్నారు అలా చాలామంది కొన్ని భారతీయ కళలోకి వెళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నారు చాలామందికి ఎలా అంటే వీటి వల్ల మాకు లాభం ఏంటి ఇవి చేసినా మాకు అంత సంపాదన రాదని ఉద్దేశంలో ఉండిపోతున్నారు అంతే ఈ రోజుకి